నేను ఒక హ్యాండ్బ్యాగ్ తీసుకున్నాను కాని హ్యాండ్బ్యాగ్ నాకు నచ్చలేదు ఎందుకంటే హ్యాండ్బ్యాగు చాలా చిన్నగా ఉంది దాంట్లో వస్తువులు చాలా తక్కువగా పడుతున్నాయి నేను దానిని ఆఫీస్కి తీసుకెళ్లడానికి ఉపయోగించుకుందాం అనుకున్నాను కాని అది ఆఫీస్కి తీసుకెళ్లడానికి సరిపోయేలా లేదు ఎందుకంటే దాంట్లో నేను కొన్ని బుక్స్ పెట్టుకోవాలి లంచ్ బాక్స్ పెట్టుకోవాలి అనుకుని పెద్దగా కనిపించింది అని తీసుకున్నాను కానీ తీరా చూసినప్పటికి అది చాలా చిన్నగా ఉంది సైజు అందుకే నాకు అది నచ్చలేదు కాబట్టి నేను దానిని తిరిగి ఇచ్చేయాలి అనుకుంటున్నాను అలాగే హ్యాండ్బ్యాగ్ ఇలా తగిలించుకోవడానికి కూడా చాలా చిన్నగా ఉంది అది పొడవు లేదు చాలా దగ్గరగా చిన్నగా ఉందనమాట అందుకని నేను దాన్ని తీసుకోవాలని అనుకోవటం లేదు అలాగే దాని యొక్క క్వాలిటీ కూడా అంత బాగాలేదు క్వాలిటీ ఎలా ఉందంటే బాగా చాలా అంటే చాలా తొందరగా చివుక్కుపోయేలాగా చాలా అంటే తొందరగా పోయేటట్టు ఉంది అనమాట అదిగొమ్మిని నీళ్ళో తడిచిన తడిచిన వెంటనే పోయేటట్టుంది అది వర్షంలో పనికిరాదు అలా అని ఎక్కువగా ఎండ తగిలినా కూడా పనికిరాదు ఎందుకంటే అది చాలా క్వాలిటీ చాలా తక్కువగా ఉందే దాని వల్ల ఏమవుతుందంటే అది ఎక్కువగా ఎండలో ఉన్నా వర్షంలో తడిచినా వెంటనే పోతుంది అవీ కుట్టడం కూడా చాలా తేలిగ్గా ఉంది వెంటనే తెగిపోయేటట్టుంది ఎక్కువ బరువు పెట్టుకున్నా గొమ్మునేదనా వస్తువు కొంచెం బరువైంది పెట్టినా వెంటనే తెగిపోయేటట్టుంది కాబట్టి నేనూ దాన్నీ తిరిగి ఇచ్చేద్దాం అనుకుంటున్నాను నేను తీసుకున్నా హ్యాండ్బ్యాగ్ నాకు అసలు ఏ విధంగా కూడా నచ్చలేదు కలర్ బాగుంది పెద్దగా కనిపించింది అని తీసుకున్నాను కానీ తీరా చూసేటప్పడికే అది కలరు కూడా చాలా డల్గా ఉంది కలర్ చాలా తక్కువగా ఉంది అసలు చాలా అంటే అంతా చూడ్డానికి బాగుండేటట్టు అస్సలు లేదు అందుకే ఇంకా ఏంటంటే ఇంకొకటి అది మా నాకూ వేసుకోవడానికే తగిలించుకోవడానికి కూడా వీలుగా లేదు నాకు కావలసిన వస్తువులు కూడా ఎక్కువగా పట్టటం లేదు కాబట్టి నేను దాన్నీ తిరిగి పంపించేద్దాం అనుకుంటున్నాను